భారతదేశంలో నా ఫోటోలు ద్వారా చూపించే అవకాశం వస్తే ముందుగా ఒక రైతు కష్టాన్నిఅదే విధంగా ఢీల్లీలో ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ కేరళ గోవా ఎవరెస్ట్ శిఖరం జమ్మూకాశ్మీర్ ఇలా పలురకాల రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలు సాంప్రదాయాలు భారతీయ సంస్కృతి ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్య దేవాలయం లోకసభ శాసనసభ పార్లమెంటు వంటి అన్ని కూడా భారతదేశ గౌరవాన్నిపేరును చూపించే విధంగా భారత దేశ గౌరవాన్ని పెంచే విధంగా ఉన్న ప్రతి ఒక్క ఫోటోను కూడా తీసి నేను చూపించడానికి చాలా ఇష్టపడుతాను నేను ఈ ఫోటోలు తీసి ఇన్స్టాలోను సోషల్ మీడియాలోను పోస్ట్ చేసి నా దేశం గొప్పతనం గురించి అందరికీ గర్వంగా చెప్పుకునే లాగా ఫొటోస్ను తీసి పోస్ట్ చేసి అందరికి తెలిసేలాగా చేస్తాను